నాకు భారత దేశంలో ఇష్టమైన రాష్ట్రం జమ్మూకాశ్మీర్ ఎందుకంటే అక్కడ మేఘామృతమై కొండ చర్యల్లో వున్న యొక్క మంచులతో ఆడుకొని అక్కడ విహరించడం లేకపోతే అక్కడ ఉండడం చాలా ఇష్టం అక్కడికి నేను ప్రయాణించాలి అనుకుంటున్నాను ఆయొక్క ప్రదేశంలో ఎంతగానో విహరించి ఒక్కసారైనా ఆ యొక్క ప్రదేశాన్ని చూసి తనివితీరా అక్కడ బాగా సేద తీరి అక్కడ వున్న ప్రదేశాలన్నిటినీ ఆ కవర్ చేసి రావాలని అనుకుంటున్నాను త్వరలో అక్కడికి ప్రయాణించాలి అనుకుంటున్నాను జమ్మూకాశ్మీర్కి ప్రయాణించి అక్కడ అన్నీ సందర్భాన్నీ చూసి తిరిగి రావాలని నేను ఆశిస్తున్నాను